మేము జరుపుకునే కొన్ని సాంస్కృతిక ఉత్సవాలు ఏమిటి అంటే మేము మొదటిగా జరుపుకునే పండుగ సంక్రాంతి పండుగ సంక్రాంతి పండుగ రోజున మేము మొదటిగా మాకు వచ్చే పండుగ భోగి భోగి రోజున తెల్లవారుజామున మేము లేచి తలస్నానం చేసి కొత్తబట్టలు వేసుకుని భోగిమంటల్లోని మా ఇంట్లోఉన్న పాత వస్తువులన్నీ పట్టుకు వెళ్ళి ఆ భోగిమంటల్లో వేసి మేము భోగిమంటలను కాసుకుంటాము అదేవిదముగా భోగిరోజున మా ఇంట్లో ఉన్న చంటిపిల్లలను తీసుకువెళ్ళి భోగిపిడకలు వేసి ఆ మధ్యలో కూర్చోపెట్టి భోగిపళ్ళు వేస్తాము ఆ తర్వాతన రోజున వచ్చే సంక్రాంతి పండగకి కొత్త అల్లుళ్ళను మా ఇంటికి పిలిచి వారికి పట్టుబట్టలు పెట్టి మేము వారికి ఒకపూట భోజనం పెట్టి వారిని సంతోషంగా వారి ఇంటికి పంపిస్తాము అదేవిదముగా తర్వాత జరుపునే పండుగ వినాయక చవితి వినాయక చవితి మేము ఏడురోజులు తొమ్మిదిరోజులు చాలా ఘనంగా ఉత్సవాలు జరిగిస్తాము దేవుణ్ణి చాలా చక్కగా అరాదిస్తాము దేవుని ఉరేగింపు మేము చాలా చక్కగా చేస్తాం అదేవిదంగా తర్వాతన వచ్చే పండుగ దసరా దసరాని మేము చాలా ఘనంగా వైభవంగా జరుపుతాము దసరా రోజున మేము అమ్మవారికి ప్రతిరోజు ఒక్కొక్క అలంకరణ చేస్తాం అమ్మవారికి రోజుకొక అలంకరణ ఉంటుంది ఆ అలంకరణని మేము చాలా నిష్టగా జరిగిస్తాము అమ్మవారు మాకు మంచి ఆశీస్సులను దయచేస్తారు మాకు మా కుటుంబానికి మంచి అండగా ఉంటారు